తెలుగు రాష్ట్రంలో తెలుగు భాష అనే వాడకమనేది చాలా తగ్గిపోతుంది ఈ ఇప్పుడిప్పు ఇప్పుడు ఉన్న జనాలు తెలుగు అనేదాన్ని చాలా చీపుగా చూస్తున్నారు తెలుగు అనేదానికి ప్రాముఖ్యత ఇవ్వడం లేదు అంగ్ల భాషను మనము ఆంగ్లేయుల ను చూసి మనం వాళ్ళ భాషకు అలవాటయిపోతున్నాము అసలు ప్రాముఖ్యత అనేది ఇది దానికి అస్సలుంటే చాలా అంటే చాలా చిన్న చూపుగా చూస్తున్నాము అసలు తెలుగు చెప్పే సార్లని అయినా ఎవరినైనా కానీ చిన్న చూపుగా చూస్తున్నాము తెలుగు హాహా వీళ్ళ తెలుగా తెలుగు వాళ్ళమంటేనే అందరికీ చిన్న చూపుల మారిపోతుంది అందుకే అందరూ ఆంగ్లం నేర్చుకోవడానికి దానికో దానికున్న జాబ్ల కోసమని అక్కడికి వెళ్ళాలనే కోరికతో ఆంగ్ల భాషకి బానిసలైపోతున్నారు కానీ మనము ఉన్న చోటలోనే తెలుగుని మనము నేర్చుకుంటే అది మనకి ఖచ్చితంగా మనకి ఏదో ఒక దాని నేర్పిస్తుందని వీళ్ళు మనకి వీళ్ళ దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు అందుకే ఇప్పుడు జనాలు కళ్ళు ముసుకుపోయి ఆంగ్లదాని ఆంగ్ల భాషకి బానిసలయిపోతున్నారు అస్సలంటే అస్సలు మన తెలుగు భాషలో తెలుగు రాష్ట్రాల్లో తెలుగు భాషకి అస్సలంటే అస్సలు విలువ అనేదే లేదు చాలా అంటే చాలా తక్కువ చిన్న చూపుతో దాన్ని చూసి అసలు వాళ్ళు దాన్ని పట్టించుకోవడం లేదు వాళ్ళ పిల్లలకు కూడా అసలు తెలుగు భాష అంటే ఏంటో కూడా నేర్పించడం ఇంట్లో కూడా మొత్తం పిల్లలతో మాట్లాడడం కూడా ఆంగ్లంలోనే మాట్లాడుతున్నారు ఫోన్లోనైనా ఇక్కడ కలిసినప్పుడు అయినా గాని హలో హాయ్ అనడమే తప్ప కానీ బాగున్నారా నమస్కారం అనే రోజులు చాలా తక్కువ అయిపోయాయి ఇది మనకు చాలా అంటే చాలా సిగ్గు చేటు మన తాతల నుండి వస్తున్న భాష ఇది మనమందరం పాటించాల్సిన భాష ఇది అనేది ఎవ్వరు కూడా లేదు అందరూ ఫ్యాషన్ ఫ్యాషన్ ఫ్యాషన్ అంటూ ఆంగ్ ఆంగ్ల భాషకి హిందీ ఇవే మాట్లాడుతున్నారే తప్ప కానీ మనకి తెలుగు అనేది మనం మాతృభాష అనే దానికి వ్యాల్యూ ఇవ్వడం అనేదే లేదు అందరూ దానికి బానిసలైపోయారు ఇప్పుడు అసలు తెలుగు అంటే ఇంకో జనరేషన్ వచ్చే వరకు అసలు తెలుగు అంటే ఏంటి తెలుగు అనే మీనింగ్ అనేది గూగుల్లో సెర్చ్ చెయ్యాల్సిన పరిస్థితి దుస్థితి రా రాబోతుంది ఎందుకు అంటే అసలు ఇంట్లో అమ్మ నాన్న అనేది పోయి మమ్మీ డాడీ సిస్సు బ్రో అనే పదాలను యూజ్ చేస్తున్నారు అత్తయ్య మామయ్య కాకుండా అంకుల్ ఆంటీ అని యూజ్ చెయ్యడం వలన చాలా తలుగు భాష వరకు వాడకం చాలా తగ్గిపోయింది ఇది మనల్ని తీవ్ర పరిస్థితికి తీసుకెళ్తుంది